నాలుగు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై మూడు ఏడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు